హలో ఐఆర్సీటీసీ కస్టమర్ కేరేనా అండి మేము ఇటీవల సంక్రాంతి హాల్డేస్కి ఫ్యామిలీతో పాటు అరకు ట్రిప్కి వెళ్ళాము మేము బాపట్ల నుంచి విశాఖపట్నానికి వెళ్ళాము అయిన అక్కడి నుంచి కూడా అరకు వెళ్ళడానికి ట్రైన్ అనేది టయానికి సిద్ధంగా రెడీగా ఉంది అరకు అక్కడ చేరుకున్న తర్వాత లోకల్ ట్రైన్ ద్వారా అన్ని ప్రదేశాలు అన్నీ కూడా చూసాము అక్కడ ఈ ఫుడ్డు ట్రైన్లో కూడా ఫుడ్డు మెయింటెనెన్స్ బాగుంది ఫుడ్డు కూడా చాలా టేస్ట్గా ఉంది ఏమి ఇబ్బంది లేకుండా క్లీనింగ్ కూడా హాఫ్ అన్ అవర్కు ఒకసారి చేస్తు ఉన్నారు అక్కడ సర్వీస్ చేసే వాళ్ళు కూడా బాత్రూమ్స్ అవి అన్నీ కూడా క్లీన్ చేసి మా దగ్గర సైన్ కూడా తీసుకున్నారు మెయింటెనెన్స్ అంతా కూడా బాగుంది చక్కగా చేశారు మాకు అక్కడ లోకల్ ట్రైన్ ద్వారా కూడా అన్నీ అరకులో ఉన్న ఏఏ ప్లేసెస్ ఉన్నాయో అవి అన్నీ కూడా చూపించాను అంత మెయింటెనెన్స్ అంతా కూడా చాలా బాగుందండి థ్యాంక్ యూ